నమస్కారమండి నేను ఒక ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ఏజెంటు నండి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను అంటే వాటి గురుంచి మీకు కొంచెం వివరించి ఏదైనా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ని వేయిద్దామని వచ్చానండి తప్పకుండానండి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారండి ఏమిలేదండి అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీలనేవి మీ పేరుమేదే కాకుండా ఒక మీ పిల్లల పేరు మీద కూడ ఏ ఏసుకోవచ్చు అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయం గాని చదువుల పరంగా గాని ఇలాంటి వీటిని ఉపయోగించుకుంటూ ఉంటారండి మీ పిల్లల పేరు మీద పాలిసీ అంటేనండి అది మీరు తీసుకున్న పాలిసీ లెంగ్త్ బట్టి ఉంటాదండి అంటే పదేహేను సంవత్సరాలు ఉంటదండి ఇరవై సంవత్సరాలు అని లాంగ్ టర్మ్ పాలిసీస్ కూడ ఉంటాయండి అవునండి మీరు పూర్తిగా ఇరవై సంవత్సరాలు కట్టక్కర్లేదండి మీరు ఒక పదిహేడు సంవత్సరాలు కడతారు మిగతావి ఏంటంటే కంపెనీ ఒక మూడు సంవత్సరాలు కూడ మీ కట్టే అమౌంటు ని కంపెనీ వేసి ఆ పాలసీ ని పూర్తిచేస్తారు అంటే కొంత సమయం పడుతుందండి అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మళ్ళి ఒక ఎల్ఐసీ ఆఫీసు కి లేకపోతే లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆఫీసు కి వెళ్ళి తిరిగిచ్చేయాలి కదండి ఆ బాండ్సు అప్పుడు ఈ ప్రోసెస్సు కి కొంచెం ఒక మూడు నెలలు వ్యవధి పడతుందండి మూడు నెలలు తరువాత మీ వడ్డీ అంటే అండి అది మీరు కట్టే పాలిసీ ని బట్టి అండి అంటే మీరు తీసుకునేదానిమీద మూడు శాతం అనేది వడ్డీ వస్తుంది ప్రస్తుతం తప్పకుండా రాసుకుంటారా అండి తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు నంబరు కి మీకు ఒకేలా వేసే ఉద్దేశం ఉంటే గనక ఫోను చేస్తే నేను వచ్చి తీసుకుంటాను అండి ఉంటానండి